హలో ఆ వచ్చినాయి హలో చెప్పండి అవునండి అవునండి అడ్మిషన్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ మొత్తం అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత వాళ్ళని టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళని టెస్టింగ్ బట్టి మేము అప్లికేషన్ ఇస్తామండి టెస్ట్ చేసి వాళ్ళని అప్లికేషన్ ఇస్తామండి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ అప్పుడు ఓకే అయితేనే ఎల్కేజీలో వేస్తామండి అవునండి సెకండ్ క్లాస్ కూడా మా నాలెడ్జీ ప్రకారం ఇక్కడున్న ప్రకారం మేము ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతేనే అప్పుడు సీట్ ఇస్తామండి అది అందుచేత ముందు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళని టెస్ట్ చేస్తామండి ఓకే అండి